వ్యాపారంలో ముఖ్యంగా మంచి ఆలోచన విధానం సమయపాలన మంచి నాణ్యమైన వస్తువుల్ని తయారు చేయడం ఇలాంటి విషయాల్లో మా నన్ను మా కుటుంబీకులు సపరేట్గా అన్నీ విషయాల్లో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా వదిలేస్తారు నేనెంత కూలంకషంగా ఎంతో సమయస్ఫూర్తితో అందరినీ

కలుపుగోలుతనంతో ముందుకెళ్తాను వ్యాపారం విషయంలో